మా ప్రాంతంలో ప్రసూతి సంరక్షణ అనేది చాలా బాగుంటుంది వాళ్ళు టైంకి మెడిసిన్స్ ఇస్తారు చాలా హెల్తీగా చూసుకుంటారు ప్రసూతి సంరక్షణ కోసం వాళ్ళు టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది టీకాాల ద్వారా వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ పిల్లలను కాపాడుకోవడానికి చాలా బాగుంటుంది ప్రసూతి సంరక్షణ కోసం వాళ్ళు హెల్దీ ఫుడ్ను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మెడిసిన్స్ను డైలీ రోజువారిగా డాక్టర్ చెప్పినటువంటి విధానంలో వాళ్ళు యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే హెల్దీ డైట్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ప్రసూతి సంరక్షణ కోసం వాళ్ళు డాక్టర్ చెప్పినటువంటి జాగ్రత్తలను డైలీ పాటించాల్సి ఉంటుంది అలాగే ప్రసూతి సంరక్షణ కోసం వాళ్ళు చాలా కేర్ఫుల్గా నడుచుకోవాల్సి ఉంటుంది